మంచి వైద్య సంరక్షణ పొందేటందుకు పేదరికం అసలెప్పుడికి అడ్డు రాదు ప్రాణం అంటే అందరిదీ ప్రాణమే పేద మధ్య గ గణిత అని ఉండదు ఎందుకంటే మేబి కొన్ని ప్రాంతంలలో రోడ్లు సరిగా లేక లేదా వాళ్ళ చుట్టుపక్కల స్థలం లేక అలా వైద్యశాల లేదేమో కానీ ఇలా దేనికో ఒకరి కోసం పేద మధ్య అని ఎప్పుడు అలా చేయొద్దు ఎందుకంటే పేదవారు అయితే ఏంటి మధ్య తరగతి ఏం అంటే ఏంటి అందరిదీ ప్రాణం ప్రాణమే కదా కాబట్టి డాక్టర్లు కూడా ఎవరు ఇంత డబ్బు కట్టారు ఇంత చేశారు అని ఎవరు దాన్ని చూసుకోని చెయ్యరు ఒకరు ప్రాణం కాపాడడమంటే దేవుడిచ్చిన వరం కాబట్టి అందరూ అలానే భావించాలి భావిస్తారు కూడా డాక్టర్లంటే మామూలు విషయమా దేవునితో పోలుస్తారు అలానే గ్రామీణ ప్రాంతంలో కూడా ప ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా అత్యంత అవసరం అర్ధరాత్రి పూట ఎవ్వరో ఒక ఆడ అమ్మాయి లేదా మగాతను గానీ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో అత్యంత అవసరమయ్యే అప్పుడు వాళ్ళు చుట్టుపక్కలు ఉన్న ఆసుపత్రికి వెళ్లాల్సొస్తది కొన్ని ఊర్లలో చూసుకుంటే మన ఊరిక్కడైతే ఆరు ఏడు లేదా పన్నెండు కిలోమీటరవతల వైద్యశాల ఉంది వాళ్ళకి పోయేదారిలోనే ప్రాణం పోతే మనం చెప్పలేము కదా సో ప్రతొక్క గ్రామంలో ఒక్కొక్క ఆసుపత్రయినా ఉండాలి అది ఎలా అయినా సరే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళనింకా బాగా ప్రోత్సహించి లేదా క్యాంపులు పెట్టడం కానీ లేకపోతే నెలకొకసారి వాళ్లకు కండ్లుచూపు లేదా నెలకొకసారి వాళ్ళకి రక్త పరీక్షలు కిడ్నీ పరీక్షలు అన్నీ పరీక్షలు ఒళ్ళు నొప్పులకి అవ్వి ఇవ్వి చూస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు గ్రామీణ ప్రాంతం వారిక్కూడా ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర సంరక్షణలు కూడా అందుబాటులో ఉన్నాయనే అనుకుంటున్నాను కొందరికి ఎందుకంటే నేను ఊర్లల్లో చూసిన విధానం ఇక్కడ చూసిన విధానం చాలా అంటే చాలా వేరుగా ఉంది ఎందుకంటే అక్కడ ఒక దగ్గరికి వెళ్లాలంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్లాలంటే ఆటో తప్ప ఏముండదు అదే ఆ అర్ధరాత్రి పూట లేదా ఏదో సమయంలో ఏదో అవుతాది ఆ టైంలో వాళ్ళు ఆ సమయంలో వారు ఆటో తీసుకొని అలా రారు కదా మ మనకోసం ప్రాణం పోతుంది అన్న ఈ కాలంలో అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఎలా అనుకుంటాం వాళ్ళు మనకు సహాయం చేస్తారని సో మనంతట మనము వాళ్ళ గవర్నమెంట్ వాళ్లతో మాట్లాడి లేదా ఎవ మనకి చుట్టుపక్కల ఉన్న ఎంఎల్ఏ వారు లేదా వారితో మాట్లాడి మన గ్రామంలో కూడా ఒక ఆరోగ్య శాల వైద్యశాల విద్యశాల అన్నీ పెట్టించుకుంటే మనకి ఉపయోగం మన పిల్లలకి ఉపయోగం మన పిల్లలు కూడా ఇలా చాలా గొప్పగా అనుకుంటారు కదా మీరు వైద్యం దగ్గరకొచ్చేసరికి పేద మధ్య అని చూస్తారు అలా అస్సలు ఎప్పుడూ చూడొద్దు పేదవారే నిజంగా చెప్పాలంటే పేదవారే మనకన్నా గట్టిగా ఉంటారు ఎలా అంటే వాళ్ళు ఉన్న అన్నంలోని మజ్జిగ కలుపుకొని తింటారు ఆ మజ్జిగలో ఎంత బలం ఉంటుంది తెలుసా ఆ గంజి అన్నం అలాగే మజ్జిగన్నం వాటిలతోనే వాళ్ళు గట్టిగా వాళ్ళు చేసే పనులు కూడా అంతే ఉంటాయి వాళ్ళు ఉన్నా లేకపోయినా మా పిల్లలు బాగుండాలని వాళ్ళెంత కష్టపడతారో వాళ్ళకారోగ్యం పైన కూడా అంతే ఉంటుంది ఇప్పుడు వాళ్ళకేమన్నా అయితే మనం వాళ్ళకివ్వాలి అది మన ధర్మం పేద అని మధ్యా అని చెప్పలేం ఇప్పుడు నువ్వు పేదగున్నావేమో తర్వాత నువ్వే గొప్పవాడవుతాడేమో ఇప్పుడు నువ్వు గొప్పగా ఉన్నావేమో తర్వాత చెప్పలేము నువ్వు పేదగా అవ్వాలి అప్పుడు నువ్వు వీళ్ళు చేసినంత చేయ్యలేవు కదా సో ఎప్పుడూ ఒకరిని మనం తక్కువ ఎయ్యద్దు పేద మధ్య గ్రామీణ అనుకుంటా అలాగే నా నుంచి వచ్చే సూచనలేంటంటే మన చుట్టుపక్కల గ్రామంలో ఒక్కటైన ఉండాలి మేబీ రోడ్లు బాగా లేకపోవచ్చు రోడ్లు బాగా లేకపో పోకపోతే గవర్నమెంట్తో మాట్లాడి రోడ్లు వేపియాలి ఒక ఆంబులెన్సు వచ్చే అంత చాలు ఒక ఆంబులెన్సొచ్చి ఆ ఎమర్జన్సీ వాళ్ళని తీసుకెళ్లడానికి ఒక రోడ్డు సౌకర్యం పక్కా చుట్టుపక్కల మంచి మంచి నీరు ఈ మురికి కాలువల్లేకుండా డ్రైనేజిలు వేపించి అంతా మంచిగా ఉంటే వైద్య వైద్యశాలకి వెళ్లడానికి పోవడానికి కూడా ఆరోగ్యంగా ఉంటారు అట్లాగే ఎవ్వరైనా ఒక చిన్న ఎలాగో నెలనెలకి మెడికల్ క్యాంపులలో పెడితే కూడా ఏమి కాదు కానీ నెల వచ్చేసరికి మనం చెప్పలేము కాబట్టి ఒక హాస్పెటలయితే ప్రత్యేకంగా ఉండాలి ఒక గ్రామం కొచ్చి ఆళ్ళెంత దూరం ఉన్న ఒక గ్రామంకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది నేను ఈ కాలం మధ్యకాలంలో చాలావరకు చూశాను కాబట్టి పక్క ఒక గ్రామంలో ఒక ఆసుపత్రి ఉండాలి అదే మనకి చాలా అంటే చాలా ఉపయోగం ఒకరు ఆరోగ్యం కాపాడామంటే అది దేవుడిచ్చిన వరం దేవుడు మనకి ఆ వరాన్ని ఇచ్చాడు ఇంకొకరు ప్రాణాలు నా నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్న నువ్వు ఇంకొకరికి పెట్టు అని అర్థం అలా కాబట్టి పేదరికం మధ్యరికమని చూడకుండా డాక్టర్లు కూడా వీరు పేదవారే వీళ్ళకి ఆరోగ్యం మంచిగున్న లేకపోయినా నాకెందుకు ఈ ధనవంతులు నాకు డబ్బులిస్తారని ఏ డాక్టరు అలా చెయ్యరు మేబీ మీరు చూశారేమో కానీ ఎప్పుడూ చెయ్యరు కాబట్టి మీరు ఇంకా మరింతగా ఈ ఆలోచన గుర్తు పెట్టుకోవాలి ఒకరి దగ్గరికొకరు బాగా లేదంటే మనం ఎప్పుడూ వాళ్ళకి వెంటనే ఉండి నెమ్మది దయచేయాలి ఓదార్పు దయ చేయాలి ఇలా కాదు ఇలా ఉంటది వస్తుంది అని కాబట్టి ఇప్పుడు మనం వచ్చే ఈ వచ్చే రోజులల్లో కూడా ప్రత్యేకంగా ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటలయినా డబ్బులు పెట్టిన పెట్టకపోయినా స్థోమతున్నా లేకపోయినా ఆరోగ్యం మనకు చాలా అంటే చాలా ఉపయోగం ఆరోగ్యం కోసమంటే మనుషులు ఈ మధ్య వొచ్చే ఆరోగ్యాలలో అస్సలు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మంచిగున్న వారే రేపు అస్సలు ఏమవుతున్నారో కూడా అసలు అర్థం కాకుండా ఉన్నారు ఇలా అటువంటి పరిస్థితులో ఇటువంటి లోకంలో ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి గ్రామంకొక ఆసుపత్రి పక్కా ఉండాలి అలాగే ఆంబులెన్స్ వెళ్లి వచ్చే అంత సౌకర్యంగా ఉండాలి వాళ్లకి చక్కగా రేషన్ వచ్చేటప్పుడు చక్కనైన బియ్యం దయచేయాలి ఆరోగ్యం కూరగాయలు లేకపోతే పొద్దున్నే గుడ్డో అంగన్ వాడీలో గుడ్డు ఇస్తారు ఆ గుడ్డు అన్నీ వాళ్ళకి కరెక్ట్గా తింటే ఆరోగ్యమేం దెబ్బతిందు సరే ఒక ఈ ఆరోగ్యపరంగా బాగానే ఉంటాం ఒకగానప్పుడు ఒకప్పుడు మనం బయటకు వెళ్లి అనుకోకుండా ఏదైనా తాగి ఏమన్నా అవుతుంది అక్కడ నుంచి వెళ్లాలంటే ఆటో వాడు రాడు బస్సు రాదు ఆ గ్రామంలోళ్ళు ఎక్కడికొస్తారు అలా అని నేనిప్పుడు పేద మధ్య గ్రామంలో ఉన్న వాళ్లకి రాదు సిటీలో ఉన్న వాళ్ళకని కాదు మనకు ప్రత్యేకంగా ఒక ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క హాస్పిటలు ఉంటే ఆ గ్రామస్తులు కూడా బాగా అభివృద్ధిలో ఉంటారు ఇలా అమ్మ మా దాంట్లో ఇప్పుడేమన్నా అవుతే ఒకరున్నారు ధైర్యమంటాదనమాట మా దాంట్లో కూడా ఉంది మాకేమయినా చేపించుకోవచ్చని సో కాబట్టి అలా ఉండాలని నా అభిప్రాయం